మా ప్రాంతంలో రకరకాల కళాకారులు ఉన్నారు అందులో ముఖ్యంగా శిల్పకళ చిత్రకళ సంగీతం గానం కవిత్వం నాట్యం నాటకం ఇలా ఇలాంటి రకరకాల కళాకారులు ఉన్నారు అందులో ముఖ్యంగా నా నాటకం నాటక ప్రదర్శన చేసే కళా బృందం ఉంది వాళ్ళ కళా బృందం పేరు వాళ్ళ కళా బృందం పేరు సీతారాముల కళాక కళా బృందం అని వాళ్ళని పిలుస్తారు వాళ్ళ వాళ్ళ సంఘం పేరు సీతారాముల సంఘం అని పిలుస్తారు అందులో ముఖ్యంగా వాళ్ళు చేసే వేష వాళ్ళు చేసే నాటకమైన వాళ్ళు వేసే వేషాధారణమైన చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది వివిధ కళల్లో నైపుణ్యం కలిగి ఉన్నవాళ్ళలా వాళ్ళ చు చాలా అద్భుతంగా చెప్తారు చెప్పే విధానమైన యాక్టింగ్ అయినా యాక్షన్ అయినా చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా వాటి ముఖ్యంగా సీతారాముల కళ్యాణం గురించి చెప్పేటప్పుడైతే చాలా అంటే చాలా బాగా ఉంటుంది నాటక ప్రదర్శన ఎలా చేస్తున్నారంటే మన కళ్ళ ముందు కనపడే మాదిరిగా కనపడి చేస్తారు అలాగే తెలంగాణలో కూడా రకరకాల పండుగలతో అలరిస్తూ చేస్తూ ఉంటారు ఇక్కడే కాకుండా తెలంగాణలో కూడా వెళ్లి చేస్తుంటారు బతుకమ్మ బోనల బోనాలు పులి నృత్యం సా కోలాటాలు అలా ప్రత్యేకమైన ఆటలు ఆడుతూ వాటి యొక్క ప్రదర్శన చేస్తూ ఉంటారు కోలాటం బుర్రకథ శివతాండవం చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంటాయి మా మా ప్రాంతంలో రకరకాల కళాకారులు ఉన్న ఈ యొక్క సంఘం మాత్రం చాలా స్పెషల్ ఎందుకంటే వాళ్ళని చూస్తూ ఉన్నంతసేపు అది ఎప్పుడూ అబద్ధంగా అనిపించదు మా ముందు మా కళ్ళ ముందర చేస్తున్నట్టు కనిపిస్తుంటుంది చిన్న పిల్లల కాడి నుంచి చాలా ఇంప ఇన్స్ ఇన్స్పైర్ అయ్యి అది నేర్చుకొనడం మొదలుపెట్టారు ఇప్పటి కాలంలో కూడా దాన్ని చేయాలనే ఆసక్తిని మాలో నేర్పారు అందులో భాగంగా రాములు సీత ఈ యొక్క కళ్యాణ భాగం ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంటుంది భోయి భీమన్న చెప్పినట్టు కళ కళాకారులని మనం ఎప్పుడూ ప్రోత్సహించాలి కళలను మనం ఎప్పుడూ మెచ్చుకోవాలి కళలను ఎప్పుడు మనము అవమాన అవమానించకూడదు కళాకారులు ఉంటేనే మనకు ఇప్పుడు టీ వీ రావడం అలాంటివన్నీ జరిగినది ప్రదర్శన చేసేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా చేస్తారంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది కళాఖండం మనం ఊహించడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మనం చేయమంటే దాన్ని చేయలేకపోవచ్చు కానీ ఆ కళాకారులు చేసే నృత్యాన్ని చూస్తూ ఉంటే కనుల విందుగా ఉంటుంది అలాగే పె అలాగే ఆ సంగీతం సంగీతం పాడేవాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఒక పదం ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఒక వాక్యం ఏమిటది పాటలు సంగీతంతో రాళ్ళనైనా కరిగించవచ్చు అని అంటారు అది నిజమే సంగీతం వింటూ ఉంటే మన టెన్షన్స్ బాధలు అన్నీ మనము మర్చిపోతాం ఎప్పుడూ మనము బాధతో ఉన్నట్టు ఎప్పుడైనా మనం బాధలో ఉన్న మ్యూజిక్ అనేది మనం వినాలి మ్యూజిక్ వినడం వల్ల మనము శాంతంగా ఉంటాము కళాకారులను మనం ఎప్పుడూ ప్రోత్సహించాలి అనేదే నా యొక్క ఉద్దేశం ధన్యవాదము